మీరు ఎవరు మీరు ఎవరు అండి చెప్పండి కావ్యానా ఓకే ఓకే చెప్పండి అదే అవును నాకు కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఎప్పటి నుంచి అంటే ఒక అది అంటే అంత కనపడవు కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ అయిపోయినాయి అంటే కొంచెం వెయిట్ తగ్గమని అన్నారు వెయిట్ తగ్గటానికి ప్రయత్నం చేస్తున్నాను వెయిట్ బాగా తగ్గాను వెయిట్ కూడా ఇప్పుడు కొంచెం నాది ఇప్పుడు సెవెంటి సిక్స్కి వచ్చినాను అనుకుంటాను అండి

అవును అవును అవును అదే కొంత క్యాల్షియం తగ్గుతుంది అంటారు కదా మాములుగా ఫార్టీ తర్వాత దానికోసం సిప్రోకాల్ ఒకటి వేసుకుంటున్నాను ట్యాబ్లేట్

ఓకే

ఓకే ఓకే అంటే ఇప్పుడు క్యాల్షియం ట్యాబ్లేట్లు కంటిన్యూగా వేసుకోకూడదు అంటున్నారు కదా అది ఒక కిడ్నీ స్టోన్స్ వస్తాయి కొంచెం జాగ్రత్త నీళ్ళు ఎక్కువ తాగాలి ప్లస్ ఎక్కువ

ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్

అవి ఇక నేను కంటిన్యూగా అంటే ఒక వారం వాడి తర్వాత మళ్ల ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అట్లా వాడుతున్నాను పర్వాలేదంటరా వాడవచ్చా ఓకే ఓకే అయితే కొంచెము ఈ మధ్య కాస్త పని చేయలేకపోతున్నాను నిలబడలేక పోతున్నాను ఎక్కువ అందుకు కొంచెం భయం వేస్తుంది ట్యాబ్లేట్లు కంటిన్యూగా వాడితే బాగా అంటే రోజు వాడుతుంటే బాగా ఉంటుంది నాకు వాడకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుతున్నాను కదా మళ్ళా నాకు ఏమన్న భయం అన్నమాట ఏమన్న కిడ్నీలో స్టోన్ ఫామ్ అయితుందా అని అట్లా ఇట్లా అని వీళ్ళు అంతా చెప్తు ఉంటారు కదా

ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి